నా దృష్టిలో బొమ్మలు గీయడం అంటే మూడు ఒకటి ఏదైనా గుర్తు రానిది అంటే గుర్తుపెట్టుకోవాలి అన్నప్పుడు గీసేది ఇంకొకటి ఏదైనా మళ్ళీ కనిపించదు అంటే సూర్యోదయం అయినా సూర్యాస్తమం అయినా లేకపోతే కొన్ని పక్షులైనా చిన్న చిన్న కీటకాలైనా చూడటానికి ముద్దుగా ఉండి మళ్ళీ చూడటానికి కష్టం అలాంటి గుర్తుండవు అన్నప్పుడు అలాంటివి మూడోది ఏంటంటే ఆ సమయానికి మన మెదడు అయినా శరీరం అయినా తేలిక పడటానికి అంటే ఎలా అంటే చాలా కోపంగా ఉన్నా చాలా కొంచెం మొత్తం ఒత్తిడిలో ఉన్నప్పుడు బొమ్మలు గీస్తే చాలామందికి ఒళ్ళంతా తేలిక అవుతుంది ఎలా అంటే కొంతమందికి అదే వృత్తిగా పెట్టుకుంటారు వాళ్ళు ఎలా అంటే వాళ్ళు పని మొత్తం వాళ్ళు చేసేది అంతా వాటి మీదనే ఉంటుంది కొంతమందికి ఎలా అంటే ఆ సమయానికి మనసు శాంతి దొరకడానికి గీస్తారు నేను ఎలా అంటే ఎలా అంటే ఎవరైనా ఏమైనా చెప్తూ ఉంటే అది వినేదానికన్నా గ గీసి చూస్తే బాగా అనిపిస్తుంది